నేటి ప్రపంచంలో తెలుగు భాష మాట్లాడే వారు ఎన్నో సవాళ్ళు ఎదురుకొంటున్నారు ఎందుకంటే మనం ఏదైనా వీసా అప్లై చేసినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆంగ్లంలో మాట్లాడుతున్నారు అప్పుడు తెలుగు భాష మాట్లాడే వారికి ఒక కష్టమైన టాస్క్ అవుతుంది ఎందుకంటే వారు ఆంగ్ల ఆంగ్లంలో మాట్లాడలేకపోతున్నారు ఇంకా నేటి సమాజంలో స్వేచ్ఛగా తెలుగు మాట్లాడలేకపోతున్నారు ఎందుకంటే ఇవాళ రేపు యువత ఆంగ్లంలో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు అందుకే నేటి ప్రపంచంలో ఎవరు తెలుగు భాష మాట్లాడితే వాళ్ళకి ఎన్నో సమస్యలు ఎదురుకొంటున్నారు మనం వేరే దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు తెలుగు మాట్లాడినప్పుడు వేరే దేశం వాళ్ళకు మన భాష అర్థం కాకపోవడం వలన వారికి కష్టమవుతుంది వాళ్ళు ఆంగ్లం మాట్లాడినప్పుడు మనకి అర్థం కాకపోవడం వలన మనకి కష్టం అవుతుంది ఇలా తెలుగు భాష మాట్లాడే వారు ఎన్నో సవాళ్ళను ఎదురుకొంటున్నారు